నాకు ఒక బ్లౌజ్ కుట్టేటప్పుడు సమస్య ఎదురైంది ఏంటంటే ఆమె బ్లౌజ్ కుట్టమని ఇచ్చింది ఇచ్చి క్లాత్ తక్కువ ఇచ్చింది అయితే అప్పుడు నేను ఏం చేయాలో నాకు అస్సలు తోచలేదు ఒకసారి ఏమైందంటే అలాగే చేసి నేను చిన్నగా కుట్టాను అప్పుడు ఆమె అంది నేను ఇట్లా అది తెచ్చేదాన్ని అది ఇది అనుకుంటూ మాట్లాడింది సో మళ్ళీ అలా అవద్దు అని నేనేమి చేసానంటే నా దగ్గర వేరే క్లాత్ ఉంటుందండి ఇట్లా ఎక్స్ట్రా వేస్ట్ క్లాత్ అదుంటది కదా కుట్టిన తరువాత వాటిని ఏం చేసానంటే అంటే ఇన్సైడ్ మనం యూజ్ చేసాము కదా కొంచెం బయట కనబడకున్నా ఇన్సైడ్ వేరే క్లాత్ యూజ్ చేస్తాము ఆ ప్లేస్లలో ఈ క్లాత్ యూజ్ చేసాను యూజ్ చేసి పైన మాత్రం తను ఇచ్చిన బట్ట వచ్చే లాగా స్టిచ్ చేసాను